మా సొంత ఊరు విజయవాడ నేను పుట్టి పెరిగినది విజయవాడలోనే విజయవాడ అంటే నాకెంతో ఇష్టం విజయవాడలో చూడటానికి చాలా ఉన్నాయి కృష్ణానది అతిపెద్దదయిన నదిలో అందులో ఒకటి కృష్ణానది ఆ కృష్ణానది పక్కగానే ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడి ఉంటుంది ఇంకా ఈ గుడికి భక్తులు దసరా ట్ టైంలో పదిరోజులువరుసగా వేలకువేల జనాలు వస్తారు అమ్మవారంటే ఎవరికిష్టముండదు అలాగే నాక్కూడా ఎంతో ఇష్టం ఇంకా మేము మాకు చాలా దగ్గరగానే ఉంటుంది మేము అమ్మవారి గుడికి వెళ్తూ ఉంటాం విజయవాడలో చూడటానికి భవానీ ఐర్లాండు ఇంద్రాగాంధీ స్టేడియం ఇంకా గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఇంకా ఏలూరు రోడ్డలో గుణిదెల మేరీమాత చర్చ్ అక్కడకూడా అంతే క్రైస్తువులు ఇంకా మరియు ఇతర వాళ్ళు కూడ అందరు వెళ్తూ ఉంటారు కాబట్టి ఇంకా బందర్ రోడ్ అనుంటుంది అక్కడ చాలా ఎక్కువ మాల్సు రెస్టారెంట్లు అన్నీ ఉంటాయి కావున నాకు విజయవాడంటే చాలా ఇష్టం